నెగటివ్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ముందుగా ఆల్రెడీ మీకు చెప్పాను కదండి నేను నా బర్త్డేకి ముందు ఒక షార్ట్ పెట్టుకున్నాను అని చెప్పి సో ఓకే షర్ట్ కూడా బాగుంది దీనికి మ్యాచింగ్ ఏమైనా మంచి నేను బర్త్డేకి వేసుకున్న డ్రెస్ ఏంటంటే అంతగా మ్యాచ్ అవ్వలేదు షర్ట్కి ప్యాంటుకి సర్లే దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ప్యాంటు ఏమన్నా ఉంటే చూసి పెట్టుకుందామని చెప్పి నేను ఏం చేశాను అంటే నెక్స్ట్ ప్యాంట్ కోసం వెతికి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మంచి ప్యాంట్ కలర్ బాగుంది ఆ డిజైన్ కూడా చాలా బాగుంది అని చెప్పి నేను ఏం చేశాను అంటే ఆ ప్యాంటు నేను పెట్టుకోవడం జరిగింది అండి ఆ ప్యాంట్ని నేను పెట్టుకున్న తర్వాత ఆ ప్యాంట్ అయితే రావడం జరిగింది సరే ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను ఆర్డర్ పెట్టాను కదా చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చారు కదా ఈసారి కూడా ఇలాగే మంచిగా ప్రోడక్ట్ వస్తుందనుకున్నాను వెంటనే ఎంతో ఎంతుజియాజంతో నేనైతే ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేయడం జరిగింది అండి కానీ ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి ఓకే ట్రైల్ వేద్దాం అని చెప్పి ఫ్రెష్అప్ అయ్యి శుభ్రంగా వచ్చి ట్రైలు వేసే టైంకి ఏం జరిగిందంటే ప్యాంటు అయితే కొంచెం టైట్గానే ఎక్కింది నేనేం అనుకోను అనుకుంటే స్టైల్ అనుకున్నాను కానీ తీరా బా వైస్ట్కి వచ్చేసరికి ఏంటంటే కనీసం బస్తా బత్తా కూడా సరిపోలేదు కింద కిస్తా కూడా ఏంటంటే చాలా టైట్ అయిపోయింది ఏంటంటే తొడలు నొక్కేస్తున్నాయి ఆ కింద పాదం దగ్గర కూడా చాలా గట్టిగా పట్టేసుకుంది ప్యాంటు ఇది బ్రాండెడ్ పాంటే అండి నేను పెట్టింది అయితే బ్రాండెడ్ ప్యాంటే కానీ నేను పెట్టింది అయితే ముప్పై రెండు సైజు పెట్టాను కానీ నాకు వచ్చింది ఏంటంటే ముప్పై రెండు సైజ్ ట్యాగ్తో వచ్చింది కానీ అది ముప్పై రెండు సైజు కాదండి అది అది ఏ ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో ముప్పై సైజ్ అని నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే కనీసం అది సరిగా ఐ బాబోయ్ బటన్ పెట్టడానికి ఎన్ని తిప్పలు పడ్డాను అంటే ఇంకా బటన్ కూడా పెట్టలేదండి జిప్ అంటారా జిప్ మొత్తానికి జిప్పే లేదు దానికి ఇంకోటి ఏంటంటే పాకెట్స్ కూడా ఏంటంటే కుట్లు ఊడిపోయినట్టు ఉన్నాయండి పాకెట్స్ కూడా ప్యాంటు డిజైన్ బాగుంది కానీ చూడటానికి క్లాత్ మాత్రం చాలా డెలికేట్గా ఉందండి అది బ్రాండెడ్ అన్నారని చెప్పి తీసుకున్నాను కానీ ఆ క్లాత్ కూడా చాలా డెలికేట్గా ఉంది గబుక్కున ఎక్కడైనా పడితే గబుక్కుని ఏదైనా జరిగితే చిరిగిపోయేలాగా ప్యాంట్ అయితే ఉండండి కానీ ఎన్నో ఎక్స్పెక్టేషన్తో అయితే నేను పెట్టుకున్నాను కానీ ఓకే మంచి ప్రొడక్సే వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఎక్స్పెక్టేషన్తో అయితే నేను పెట్టుకోవడం జరిగింది కానీ ప్యాంటు వచ్చేసరికి ఏంటంటే చాలా నెగటివ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫేస్ చేయడం జరిగిందండి ఈ ప్యాంట్ విషయంలో షర్టు విషయంలో అయితే నేను ఫుల్ శాటిస్ఫై కానీ ఈ ప్యాంట్ విషయంలో అయితే అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఏమీ లేదండి నా దగ్గర